నేను ప్యాసింజర్ బస్ అదే ప్రయాణించే బస్సు గురించి మాట్లాడుతున్నాను ఈ బస్ నాకు నా జీవితంలో చాలా ముఖ్యమైనది ఇది నాకు నా కుటుంబాన్ని మరియు స్నేహితులను చూడటానికి కొత్త ప్రదేశాలను అన్వేషించడానికి నా కమ్యూనిటీలో సహాయం చేయడానికి వీలు కల్పిస్తుంది బస్ యొక్క బయట భాగం నీలం మరియు తెలుపు రంగుల్లో ఉంటుంది డ్రైవర్ సీటు పైన ఒక సామాను అర ఉంటుంది ఇక్కడ ప్రయాణికులు వారి సామానుని ఉంచవచ్చు బస్లో ఇరవై సీట్లు ఉంటాయి ప్రతి సీటుకు వేడిని అందించే హీటర్ ఉంటుంది బస్ డీజల్పై నడుస్తుంది నేను ఈ బస్లో అనేక సార్లు ప్రయాణించాను నేను నా కుటుంబాన్ని చూడటానికి నా గ్రామానికి తిరిగి వచ్చాను నేను విశాఖపట్నం హైదరాబాద్ మరియు ఇతర నగరాలకు వెళ్ళాను నేను ఈ బస్లో కొత్త ప్రదేశాలను అన్వేషించడానికి కూడా ఉపయోగించాను నేను కోనసీమ జిల్లాలోని అనేక చెరువులు మరియు కొండలను సందర్శిచాను ఒకసారి నేను ఈ బస్లో నా కుటుంబానికి తిరిగి వస్తూ ఉన్నాను మేము ఒక చిన్న గ్రామం దగ్గర ఉన్నప్పుడు ఒక ఆటో రిక్షా ఒక ముసలి మహిళను దాటడానికి ప్రయత్నిస్తూ ఒక ట్రాక్టరుతో ఢీకొంది ముసలి మహిళ తీవ్రంగా గాయపడింది నేను వెంటనే నా బస్సును ఆపి ఆమెను ఆసుపత్రికి తీసుకు వెళ్ళాను ఆసుపత్రిలో ఆమెకు సరైన చికిత్స అందించబడింది మరియు ఆమె మె కోలుకోవడం ప్రారంభించింది ఆమె నాకు చాలా కృతజ్ఞతలు తెలిపింది ఈ సంఘటన నాకు ఈ బస్ నాకు ఎంతో ముఖ్యమో గుర్తుచేసింది ఇది నాకు నా కుటుంబాన్ని నా స్నేహితులని చూడటానికి కొత్త ప్రదేశాలను అన్వేషించడానికి మరియు నా కమ్యూనిటీలో సహాయం చేయడానికి వీలు కల్పిస్తుంది నేను ఎల్లప్పుడూ ఈ బస్ను పాట్యంతో ఉంచుకుంటాను మరియు దానిని నా జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా భావిస్తున్నాను